అవును నేను ఒకసారి ట్యాక్సీ ప్రయాణంలో ఆసక్తికరమైన అనుభవాన్ని పొందాను డ్రైవర్ ఎంతో మర్యాదగా వ్యవహరించాడు మరియు నా గమ్య స్థానానికి సురక్షితంగా చేర్చాడు అయితే కొన్ని సందర్భాలలో కొంతమంది డ్రైవర్లు అనవసరమైన మార్గాల్లో ప్రయాణించడం లేదా ఎక్కువ ఛార్జ్ వసూలు చేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు ముందుగా మన ప్రయాణ ధరను స్పష్టంగా తెలుసుకోవడం అధికారిక ట్యాక్సీ చేేవలను ఉపయోగించడం మంచిది